సార్ నమస్కారం అవును సార్ అవును సార్ చెప్పండి సార్ నా పేరు కిరణ్ కుమార్ సార్ సార్ చెప్పండి సార్ అలాగే సార్ సార్ అంటే టూ డేస్ ముందు విత్డ్రా చేసుకుంటే మనకి ఒక అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది సార్ సో ట్వెంటీ ఫోర్ ట్వెంటీ ఫోర్ అవర్స్ ముందు కనుక విత్డ్రా చేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది సార్ ట్వెల్వ్ అవర్స్ ముందు సార్ సార్ ఆర్ ఆరు గంటల ముందు అయితే మరి మనకి అమౌంట్ ఏమీ రాదు సార్ ఆరు గంటల ముందయితే అమౌంట్ ఏమి రాదు అదే సార్ అందుకే ట్వెంటీ ఫోర్ అవర్స్ ముందు బుక్ చేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రీఫండ్ అవుతుంది

మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో దానికి రీఫండ్ అయిపోతుంది ట్రాన్సఫర్ అయిపోతుంది సార్ అమౌంటు అలాగే అంతే సార్ అంతే సార్ అంతే అంతే సార్ అంతే సార్ అంతే అంతే సార్ అవును సార్ అంతే సార్ వెబ్సైట్లోకి పోయి బుక్ చేసుకోండి సార్ ఓకే సార్ వెల్కమ్ సార్ రైట్